నేను చందన మీనుండి ఆహారం ఆర్డర్ చేశాను ఆహారాన్ని అందుకున్నప్పుడు అది పాడైనదిగా లేదా కుళ్ళిపోయినట్టుగా అనిపించింది నేను దాన్ని తీసుకున్నప్పుడు రుచి పుల్లగా ఉంది వాసన చెడ్డగా వచ్చింది అసలు ఆహారం చాలాఘోరంగా ఉంది ఈ విషయం గురించి మీరు దృష్టికి తీసుకెళ్లి దయచేసి సంబంధిత చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఆహారం అందించిన సమయంలో మీ నుండి ఈ స్థితిలో ఆహారం అందించడం చాలా అవమానకరం ఈ ఫిర్యాదుని పరిగణలోకి తీసుకొని సమస్యలను త్వరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను మీరు ఈ సమస్యను త్వరగా స్పందించాలి మీ స్పందనను ఎదురుచూస్తున్నాను